వాండైక్స్ జియాలాంగ్ ఏ సిక్సీ మిట్సుబిషి వారియర్ టెస్లా సైబర్ ట్రక్

హోండా సీ ఆర్ వీ బెంట్లీ కాంటినెంటల్ జీ టీ సీ జీప్ కంపాస్